మీకు విశ్వం గురించి దాని మర్మాల గురించి ఎంతో ఆకర్షించేది ఏమిటి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం నెబ్యులాలోని గ్యాస్ సుమారుగా తొంభై తొమ్మిది పర్సెంట్ అంతా కలిసి సూర్యునిగా ఏర్పడింది అందులో ఒక శాతం మాత్రం ఉపగ్రహంగా తయారు ఉపగ్రహాలుగా తయారయ్యాయి అవి ఏంటి ఏమిటి అంటే బుధుడు శుక్రుడు భూమి బృహస్పతి సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ ఫ్లూటో ఇలా ఉప ఇలా గ్రహాలుగా తయారయ్యాయి బుధుడు అనేది అతి చిన్న గ్రహం ఇది సూర్యునికి ఐదు కోట్ల ఎనభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది అంతా ఐరెన్తో నిండి ఉంటుంది ఇది తన చుట్టూ తాను చాలా నెమ్మదిగా తిరుగుతుంది ఇక్కడ సూర్యుని ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఇది సూర్యునికి పదికి పది కోట్ల ఎనభై లక్షల దూరంలో ఉంటుంది ఇది చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ ఎవరూ జీ ఏ జీవరాశులు ఇక్కడ నివసించలేవు ఇది మొత్తం కార్బన్డైఆక్సైడ్తో నిండి ఉండడం వలన ఎప్పుడూ ఎప్పటికీ వేడిగా ఉంటుంది సుమారు తొమ్మిది వందల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది ఏ కాలంలోనైనా ఇది అంతే ఉంటుంది అందువలన అది చా అది చాలా వేడిగా ఉంటుంది ఇది ఇది వెనుకకు తిరుగుతుంది ఇది సూర్యుని చుట్టూ చాలా నెమ్మదిగా తన చుట్టూ తానే నెమ్మదిగా తిరుగుతుంది ఇంక చూ సూర్యుని చుట్టూ చాలా మెల్లిగా తిరుగుతుంది తర్వాత అనేది భూమి భూమి మీద ఎన్నో జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి ఇది భూమికి చా భూమి సూర్యునికి చాలా దూరంలో ఉంటుంది భూమికి ఉపగ్రహంగా చం చంద్రుడు ఉంటాడు భూమి మీద ఎన్నో జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఐదు మహా సముద్రాలు ఎన్ ఎన్నో ప్రప ప్రపంచాలు చాలా ప్రపంచంతో ఉంటుంది తరవాత బృహస్పతి ఇది అన్నీ అన్ని గ్రహాలకే గురు గ్రహం ఇక్కడ అంతా గ్యాస్తో నిండి ఉంటుంది గ్యాస్కి సంబంధించిన అవన్నీ ఇక్కడనే ఉంటాయి హైడ్రోజన్ హీలియం యురేనియం ఇటువంటి ఇవన్నీ ఇక్కడే ఉంటాయి తర్వాత మార్స్ మార్స్ అనేది రెడ్ ప్లానెట్గా పిలవబడుతుంది ఎందుకంటే ఇది ఎప్ప ఇది చుట్టుప్రక్కల మొత్తం ఎర్రచందనంలా కనిపిస్తుంది అందువలన దీన్ని అలా పిలుస్తారు ఇక్కడ ఏ జీవరాశి కూడా నివసించలేదు ఇంకా సాటర్న్ యురేనస్ నెప్ట్యూన్ ఫ్లూటో ఇవన్నీ చూ సూర్యునికి చాలా దూరంలో ఉంటాయి ఈ గ్రహాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇందులో ఆకర్షించేది ఏమిటంటే చంద్రుడు చంద్రుడు చంద్రుడు చాలా మంచిగా కనిపిస్తాడు అందులో నక్షత్రాలు ఉంటాయి అవి చాలా మంచి కనిపిస్తాయి రాత్రిపూట అవి మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చ విశ్వం చాలా అందంగా కనిపిస్తుంది